హాయ్ నేను పాన్కార్డ్ కోసం దరఖాస్తు చేసి ఉన్నాను అయితే నేను నా పాన్కార్డ్ యొక్క ప్రస్తుత స్థితి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను మీరు నాకు సహాయం చెయగలరా నా రశీదు సంఖ్య ఓటీఎస్పీ ఆరు మూడు నాలుగు రెండు ఒకటి ఎం పుట్టిన తేదీ ఇరవై మూడు ఆరు సున్నా నాలుగు ఇరవై ఆరు రెండు ఇరవై నాలుగున నమోదు చెయ్యబడింది